చాలా పాఠశాలలు ఘోరమైన పరిస్థితిలో ఉన్నాయి మరియు కొన్ని పాఠశాలలు అసలేమి భావనలు లేకుండా ఉన్నాయి ఉపాధ్యాయులకు తక్కువగా ఉన్నారు మరియు కొన్ని విషయాల్లో చాలా వెనుకబడి ఉన్నారు అసలేం తెలియని వారు కూడా ఉపాధ్యాయులుగా నియమించారు వస్తువులు సరిగ్గా లేవు ప్రయోగశాలలు మరియు కంప్యూటర్ లాంటి ఆధునిక వస్తువులను అసలేం లేవు విద్యార్థి ఫలితాలు తగ్గుతున్నాయి మరియు చాలామంది విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు గ్రామీణ ప్రాంతల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది అక్కడ సరియైన వాహన మరియు కమ్యూనికేషన్ వస్తువులు కూడా లేవు తల్లిదండ్రులు కూడా తన పిల్లలను చదువుపై సరిగ్గా శ్రద్ధ చూపించడం లేదు మెరుగుపరచడానికి ఆలోచనలు నేను ఏమనుకుంటున్నాను అంటే ప్రభుత్వం నిధులు పెంచాలి మరియు ఆ నిధులు సరిగ్గా వినియోగించే విధానముగా ఒక వ్యవస్థను స్థాపించాలి ఉపాధ్యాయులు నియమించాలి మరియు వారికి సరియైన శిక్షణ ఇవ్వాలి మరియు అంతేకాకుండా వారికి ఆధునిక బోధనను పాటు పాటుపడేలా శిక్షణ ఇవ్వాలి పాఠశాల వస్తువులు మ మెరుగుపరచాలి మరియు డిజిటల్ వస్తువులను కూడా అందుబాటులోకి తేవాలి మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉండాలి డిజిటల్ వనరులు అందుబాటులో తేవాలి మరియు ఆన్లైన్ బోధన పద్ధతులను కూడా ప్రోత్సహించాలి తల్లిదండ్రులు పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొని మరియు తన పిల్లల చదువుపై ఎంతో ఒత్తిడి పెంచాలి కేవలం ఒత్తిడి కాదు అది వాళ్ళు వాళ్ళ పిల్లల చదువును గొప్పగా భావించాలి వాళ్ళను ప్రోత్సహించాలి ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ఏ విద్యార్థికి అయితే చదువుపై అవగాహన లేదో వారికి అవగాహన పెంచాలి గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ వసతులు మరియు కమ్యూనికేషన్ వస్తులు మెరుగుపరచాలి విద్యార్థులకు స్కాలర్షిప్ మరియు నిధులను ప్రోత్సహించాలి వాళ్ళు చదువు ఆపకుండా చూసుకోవాలి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సరియైన విద్య అందడం లేదు చాలామంది లేదా చాలా కుటుంబాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక పిల్లలను చదివించడం లేదు అలాంటి వారిని స్కాలర్షిప్ ద్వారా ప్రభుత్వం ప్రోత్సహించేలా ఉండాలి స్కాలర్షిప్లు ఇంట్లో ఉన్న ప్రతీ ఒక్క పిల్లాడికి సరిపోయేలా అందుబాటు చేయడం వల్ల కొద్దిగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి వాళ్ళు వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు పంపుతారు తెలుగు భాషే కాకుండా ఆంగ్ల భాష కూడా మనం పాఠశాలలో ఉంచాలి ప్రబుత్వాలు ఒక సంస్థగా ఏర్పడి కమిటీలు వేసుకొని ఎవరికైతే విద్యపైన అవగాహన లేదో ఆ ఊర్లలో తిరిగి అవగాహన పెంచాలి కొన్ని కుటుంబాల్లో ఆడపిల్లకి చదువెందుకులే అని చూస్తారు కాని విద్య ఉంటే ఎవరైనా ధైర్యంగా బ్రతకవచ్చునే ఆలోచనను పెంపొందించాలి ఇందుకు ప్రభుత్వ పాఠశాలలు ఉచితంగా విద్యనూ బోధించాలి అంతేకాకుండా మద్యాహ్నం భోజనం కూడా అందుబాటులో పెడితే వాళ్ళు వాళ్ళు ఆసక్తితో పాఠశాలకి వస్తారు కేవలం విద్యే కాకుండా వారికి కావలసిన పుస్తకాలు బట్టలను కూడా ప్రభుత్వం అందించాలి ఇలాగే పాఠశాలలో అన్ని పరికరాలు ఉండేలా చూసుకోవాలి బల్బులు ఫ్యానులు చిన్న చిన్న సౌకర్యాలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి అంతేకాకుండా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఎంతో బోధన కలిగిన లేదా ఎక్కువ చదువుకొని మంచి జ్ఞానము కలిగిన ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచాలి మరియు ఉపాధ్యాయులను విధులలో నిర్వహించే ముందు వారికి మంచి శిక్షణను ఇవ్వాలి అంతేకాకుండా వారు కేవలం పుస్తకాల నుంచి బోధించకుండా వారు డిజిటల్ బోధనను కూడా మెరుగు పరచాలి విద్యార్థులు పుస్తకాల నుంచే కాకుండా డిజిటల్ పరికరాల నుంచి కూడా ఎంతో జ్ఞానాన్ని పొందేలా ప్రభుత్వం చూసుకోవాలి ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠాశాలలో తీసుకొనే ముందు వారికి మంచి శిక్షణని ఇచ్చి కేవలం పుస్తకాలే కాకుండా డిజిటల్ పరికరాలని కూడా బోధించేలా శిక్షణ ఇవ్వాలి దీని వల్ల కేవలం పిల్లలు పుస్తకాల నుంచే కాకుండా డిజిటల్ పరికరాల నుంచి కూడా జ్ఞానాన్ని పొందుతారు కోవిడ్ కారణంగా ఎంతోమంది పిల్లలు చదువుకి దూరం అయ్యారు అలాంటి వారందరూ ఆ సమయంలో డిజిటల్ పరికరాలను ఉపయోగించడం వచ్చినందుకు ఎంతో మంది విద్యను ఆపలేదు కానీ ప్రభుత్వ పాఠశాలలో అన్ని పరికరాలు లేకపోవడం వల్ల ప్రబుత్వ ఎంతో నష్టానికి గురైయ్యారు కావున ఇలాంటి సందర్భాలు ముందెన్నో రావచ్చు అది దృష్టిలో పెట్టుకొని డిజిటల్ పరికరాలపై అవగాహన పెంచాలి ప్రభుత్వం ఒక బడ్జెట్ వేసుకొని డిజిటల్ పరికరాలు అన్నీ మన ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉండేలా పెంపొందించాలి అలాగే ఆడ పిల్లకు చదువు ఎందుకనే కుటుంబాలకి వెళ్ళి కోచింగ్ ఇవ్వాలి వారికి విద్య ఎంత మంచిదో ఉన్నతమైందో తెలిసేలా వాళ్ళకి బోధించాలి దీని ద్వారా ప్రతీ ఒక్కరు పాఠశాలకి వెళ్ళి జ్ఞానాన్ని పెంపొందించుకొని మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది ప్రతీ ఒక్కరూ పాఠశాలకి వెళ్ళేలా జరగాలి అంటే కొన్ని పనులు జరగాలి నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ముందు ఉంది దీని గురించి ఆలోచించాలి కొన్ని పథకాలు పెంపొందించాలి ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే పథకం పెట్టి వారికి ఉచిత విద్యను అందించాలి అలాగే ప్రతీ ఒక్క పరికరాలని ఉచితంగా ఇవ్వాలి స్కాలర్షిప్ అందుబాటులో ఉంచాలి పాఠశాలలకి వెళ్ళేందుకు ట్రాన్స్పోర్టును అందుబాటులో పెట్టాలి అలాగే కాకుండా పిల్లలను చదువే కాకుండా ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళని ఉండేలా చూసుకోవాలి ఒక వారంలో ఆరు రోజులు చదివిస్తే ఒకరోజు హాలిడేకి పోయినా ఒకరోజు వాళ్ళకి ఆటలు లేదా పాటలను కూడా నేర్పించాలి దాని వల్ల ఎంతో ఆసక్తిగా పిల్లలు పాఠాలు వినడానికి వస్తారు కేవలం పుస్తకాల నుండి చూసి చదివి చెప్పడమే కాకుండా వారికి అర్థమయ్యే విధంగా ఒక ప్రొజెక్టర్ వేసి పాఠాలని పాటలుగా చెబితే వాళ్ళకి జ్ఞానం పెంపొందిస్తుంది అలాగే ఎంతో ఆసక్తిగా వినడానికి వస్తారు దీని ద్వారా పాఠశాలకి వచ్చే పిల్లల సంఖ్య కూడా పెరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందడుగు వేయాలి దాని ద్వారా మన దేశంలో చదువుకొనే వారంటూ ఉండకుండా పోతారు దాని వల్ల మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఇది నా అభిప్రాయం